స్కూల్ తర్వాత సాయంత్రం ట్యూషన్ ప్రైవేట్ క్లాస్ గురించి నా అభిప్రాయం ఏమనగా స్కూల్ తర్వాత ట్యూషన్ అనేది అవసరమే కానీ దానికి అంటూ ఒక పరిమితి ఉండాలి స్కూల్లోనే మనం చాలా వరకు నేర్చుకుంటాం పిల్లలికి ఆ మాత్రం చదువు సరిపోతుందనే నా భావన కానీ కొంతమందికి ఆ తక్కువ సమయం సరిపోకపోవచ్చు సో దాని వలన అలాంటి వాళ్ళు ప్రైవేట్లకి వెళ్ళినా అర్థం ఉంటుంది అంతే కానీ బాగా చదివే బాబులు కూడా ఇంకా ఇంకా ఎక్కువ ర్యాంకులు రావాలని ఇలాంటి ఉద్దేశాలతో పిల్లలని మానసికంగా మానసిక క్షోభకు గురిచేయడం తప్ప ప్రైవేటు వల్ల ఏమీ ఉపయోగం ఉండదు ప్రైవేటు అనేది కేవలం పిల్లలకి ఉన్న వర్కులు చేయించడానికో లేదంటే చదివిన పాఠాలను మళ్ళీ గుర్తు చేయించడానికో ఉండాలి తప్ప అదొక ఉద్యమంలా మాత్రం ఉండకూడదు దాని వలన వాళ్ళు ఇప్పుడు ఒత్తిడికి లోనవకూడదు ఈ విధంగా ఒత్తిడికి లోనైన వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడడం ఉంటుంది తప్ప మనకి వాళ్ళలో ఏ మార్పు ఉండదు చదివే వాడు ఎప్పుడైనా చదువుతాడు వాడికి అప్పుడని ఇప్పుడని ఏం ఉండదు కానీ ఇలా వాడు చదవడట్లేదని స్కూల్లో అయిపోయాక రెండు గంటలు మ్యాక్స్ ట్యూషను రెండు గంటలు సైన్స్ ట్యూషను అలాగే ఆదివారాలలో కూడా ఫిజిక్స్ క్లాస్ అని కెమిస్ట్రీ క్లాస్ అని ఇలా పెడుతూ వాడిని మానసిక ఒత్తిడికి గురి చేస్తే అది ఇంకా ప్రమాదం అయ్యే కారణం ఉంది తప్ప పనికొచ్చేలాగా అయితే నాకు కనబడట్లేదు నా వరకు స్కూలు అనేది పిల్లలకి చాలా ఎక్కువ అని నా ఉద్దేశం ఎందుకంటే స్కూల్లలో పిల్లలు ఏం తక్కువసేపు ఉండరు కేవలం కే చా కొంచెంలో కొంచెం తొమ్మిది గంటలు అక్కడే ఉంటారు గట్టిగా మాట్లాడితే ఆ మాత్రం ఒక సగటు బాలు బాలుకుడకి బాలికకి చదువుకోవడానికి చాలా ఎక్కువ సమయం అనే నేను చెబుతాను ఎన్ వీ ఎంత వీలైతే అంత ప్రైవేటుని దూరం చేయండి పిల్లల్ని ప్రైవేటుకి దూరంగా ఉంచండనేదే నా భావన దాని వలన వాళ్ళకి కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది దీని బదులు వాళ్ళని ఇష్టమైన ఆట్ ఆటలకు వేరే తదుపరి ఇంట్రస్ట్లకి మనం ఉత్సాహాన్ని ఇస్తే అది ఇంకా చాలా తోడ్పడుతుంది